మా స్నేహితులు మరి కుటుంబ సభ్యులతో ఎలా అన్నిటి సంబరాల్లో పాల్గొంటారు రే పుట్టినరోజులు కానీ పెళ్లి గానీ మరియు జాతరలో మరియు వేడుకలంటే చాలా అంటే చాలా వేడుకల్లో మేము చాలా సంతోషంగా ఉంటాం ఇందులో చెప్పాల్సింది ఏమంటే పుట్టిన రోజులు మొదట పెళ్ళి పెళ్ళిలో అంటే అందరు బంధువులు కలుస్తాము మరియు వాళ్ళ పేరు ఈయలేదు వీళ్ళ పేరు వీళ్ళు కొట్టుకోవడము మరియు ఒక్కరు పక్క సంతోషంగా ఉండడం ఇంకో పక్క గొడవ పడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందరూ అంటే ఎక్కక్కడి నుంచో దూర బంధువులు అందరూ వచ్చి జరు వేడుకల్లో పాల్గొంటారు కావున మనము వాళ్ళని చూడ్డం వాళ్ళు మనల్ని చూడ్డం పలకరించడం వాళ్ళు మనల్ని పలకరించడం మరియు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా జరపడం వలన చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది అంటే ఒక పెళ్లికి వెళ్ళినామంటే అక్కడ ఏదైనా కొత్త వాళ్లను మనం చూడడం వాళ్ళు మనం పలకరించడం వాళ్లతో కాసేపు మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది వీళ్ళు నువ్వు వాళ్ళ కొడుకువా నువ్వు వాళ్ళు కూతురివా నువ్వు వాళ్ళు వీడు వాడు అతడు అనేసి అందరితో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మనము పెళ్లి కానీ ఇలాంటివన్నీ చాలా సంతోషంగా జరుపుతూ ఉంటారు ఇలా ఒకచోట ఫ్యామిలీతో అందరూ కలిసి సంతోషంగా ఉంటారు కాబట్టి అప్పుడు వేడుకలా కనిపిస్తుంది అంటే నా స్నేహితులతో అయితే వాళ్ళు యొక బండేసుకొని అనుభవ అంటే అనుభవం అంటే వాళ్లతో గడిచేటువంటి పుట్టినరోజులు వంటి జరుపుకోవడం మరియు రోడ్ల పైన కేకులు కోయటం స్ప్రేలు కొట్టుకోవడం డిన్నర్కి డిన్నర్ చేయడం మరియు హోటల్లో పోయి అన్నం తినడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము ఎంతవరకు అయితే చాలా అంటే చాలా నైట్ టైమ్స్లో కేకులు కోయడం రైడింగ్ చేయడం మా ఫ్రెండ్ యొక్క బర్తడే జరిగింది లాస్ట్ ఇయరు వాడితో చాలా అంటే చాలా వరకు ట్యువల్ వరకు మేల్కోనుండి విష్ చేసి మరియు వాన్ని ట్రీట్ అడిగి మరియు వాడు ట్రీట్ పెట్టి మేం నైట్ వెళ్లి కేక్ కోయడం వంటివి జరగడం వల్ల వాడు మమ్మల్ని పిలుచుకొని పుత్తూర్లో ఉన్నటువంటి స్టార్ హోటల్లో బిర్యాని పెట్టించడం వాడికి దోల తీరింది రెండు వేలు వరకు బొక్క పడింది మాకు మనిషికి వంద రూపాయలు వేసి ఇదంత కేక్ కోసినాం టూ కేజీ కేక్ కోసినాం ఆ కేక్తో అందరు పూసుకొని తిన్నాం మరియు ఆ రోజు వాటర్ ఫాల్స్కి పోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాటర్ కానీ మరియు ఆ ఫాల్స్ కానీ చాలా అంటే చాలా వరకు అందంగా ఉంది మేము ఫాల్స్కి వెళ్లడం దాన్ని చూడడం అన్నీ జరగాలని జరిగిందంటే అది వాడి యొక్క బర్త్డే వల్లే ఫ్రెండ్ పుట్టిన రోజు వల్లే మాకు ఇవన్నీ ఆ మెమోరీస్ అలా ఇదయింది ఈ విధంగా ఉండడం వల్ల ఇంకొకరోజు ఇంకో బర్త్డే అలా అలా మా ఫ్రెండ్స్లతో బర్త్డేలు జరుపుకోవడం అంటే చాలా అంటే చాలా వరకు హ్యాపీగా ఉంటాం ఎందుకంటే అన్నిట్లో మించి కేకు కోసేవారు కేకు కోసే వరకు అక్కడ అక్కడ ఉంచి చాలా అంటే చాలా హ్యాపీగా కేక్ కోయడము కొద్దిగ తినడము కొద్దిగ మొహాలకి పూసుకోవడం వంటివి జరుపుతూ ఉంటాము ఇలా మొహాలకి పూసుకోవడమనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎక్కడో పుట్టాము ఎక్కడో వాళ్ళొల్ల ఊర్లలలో తనితనీగా పుట్టింటాము సో ఇద్దరూ ఒకే చేట చేరి నలుగురు ఒక చోట నలుగురు ఫ్రెండ్స్ ఒక చోట చేరి ఇలా ఒక్కడికి సెలబ్రేషన్ చేయడము వాళ్ళ ఇంట్లో చేయనట్లుగా మనం చేసినట్టయితే మనం మనల్ని వాడు మర్చిపోడు వాళ్ళని మనం మర్చిపోడు మేము మర్చిపో పోయి దిగొస్తుండగా కార్ యాక్సిడెంట్ జరిగి మా ఫ్రెండ్కి కాలు ఫ్రాక్చర్ అవడం ఇది ఎప్పటికీ నేను మరువను అంటే అప్పుడు కొద్దిగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము ఏం మా బ్యాడ్ లక్ ఏమిటంటే ఇలా జరిగి ఇలా చేయడం వల్ల కాలు కొద్దిగ ఫ్రాక్చర్ అయింది ఎక్కువ దెబ్బలు ఏం జరగలేదు ఈ విధంగా మా ఫ్రెండ్స్తో బర్త్డేలు జరుపుకోవడము మరియు మా ఫ్రెండ్ వాళ్ళ అక్క మ్యారేజుకి వెళ్ళడము అప్పుడు పాటలు పాడడము డ్యాన్స్ చేయడం వంటివి చేస్తూ ఉన్నాము ఇలా చేయడం వల్ల ఆ పాటలంటే మా పాటలు కానీ రైమ్స్ కానీ జాలిగా అలా మా నోటికి ఏం వస్తే అవి చేస్తూ నలుగురితో మాట్లాడుతూ వాన్ని గేల్ చేసుకుంటూ వీన్ని గేల్ చేసుకుంటూ ఈ విధంగా ఉండే వాళ్ళము ఒక రోజు సడన్గా మేము పుట్టినరోజు జరుపుతుండగా మేం కేక్ కోయడం వంటివి జరిగింది కేకు కోసి మొహానికి పూసుకోవడము మరియు ఎంజాయ్ చేయడం ఇలా మా ఫ్రెండ్స్లతో నేను చాలా జాలీగా ఉన్నాను అంటే ఈ విధంగా కేక్సు నైట్లో రైడింగు ఇలా చేయడం వల్ల మాకు నైట్ రైడింగ్ అలాంటివన్నీ మా ఫ్రెండ్స్ మేం జరుపుకుంటాము వారి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా జరుపుకుంటూ మా